మేము కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము అయితే మాకు మా బడ్జెట్ వచ్చేసి ఒక ఎయిటీన్ నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మా బడ్జెట్ ట్వంటీ టు ఎయిటీన్ నుంచి ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు పెట్టగలుగుతాం మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఈ బడ్జెట్లో చెప్తారా కొద్దిగా ఓకే అవన్నీ మీదే

ఇంటీరియర్ డిజైన్స్ అది మేము సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు చెప్పే బడ్జెటే ఓకే పెయింటింగ్ కూడా వేసిస్తారుగా

డైరెక్టుగా ఇంట్లో డైరెక్ట్గా పాలు పొంగించుకునే విధంగా చేసిస్తారు ఎన్ని డేస్ పడుతుంది మీకు సింగిల్ స్టోర్ది కన్స్ట్రక్ట్ చేసియ్యడానికి ఓకే త్రీ మంత్స్ పడుతుంది ఓకే గేటు డిజైన్ మేము సెలెక్ట్ చేసుకొవచ్చుగా యా ఓకే అండి ఎంత అవుతుంది ఈ ఎంత బడ్జెటు ట్వంటీ లాక్స్ అంటే మేము అమౌంట్ వర్క్ జరుగుతున్నకొద్దీ కొద్దీ కొద్దిగా ఇయ్యచ్చా ఇప్పుడు స్టార్టింగ్ ఎంత పేమెంటు ఎంత ఇమ్మంటారు ఓకే ఓకే మీకు ఫస్ట్ ఫైవ్ లాక్ ఫస్ట్ ఫైవ్ లాక్స్ ఇస్తాము ఆ తరువాత స్లాబ్ టైంకి కొన్ని గోడలు లేస్తున్నప్పుడు కొన్ని య ఇంటీరియర్ ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని వన్ టూ లాక్స్ వన్ టూ లాక్స్ అలా ఇస్తూ చేసుకున్నాం లాస్ట్ నేను మొత్తం ఒక టూ లాక్స్ మాత్రం ఆపుతా మొత్తం పే చేసేస్తా ఎయిటీన్ దాకా ఇస్తా నాకు కంప్లీట్ అయిపోయి నేను చెప్పిన డేట్ లోపు కంప్లీట్ చేసిస్తే నాకు నేను ఆ మిగిలిన టూ లాక్స్ కంప్లీట్ అయిపోయాక ఇన్ ఈ రోజు టోటల్ కంప్లీట్ చేశారా మేము ఆ గృహప్రవేశం చేసుకుంటామా గృహప్రవేశం చేసుకున్న నెక్స్ట్ డేనే టూ లాక్స్ ఇస్తా నాకు టైంకి మాత్రం అందియ్యాలి మరి టైం మిస్ కానివ్వదు ఇప్పుడు నేను ఫైవ్ లాక్స్ ఇద్దాం ఫైవ్ లాక్స్ రస్ అదే పేపర్ షిట్లో రాసుకుని నాకు కొద్దిగా ఇంటీరియర్ డిజైన్ తీసుకురా ఒకసారి బిల్డింగ్ ప్లాన్ కూడా సార్ దగ్గర నాకు ఒకసారి పేపర్లో ఏ వింధంగా ప్లాన్ వేస్తారు అన్నది నాకు చూపిస్తే నేను డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పూజా రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అన్ని మీవే పైపులు టైల్స్ ప్లమ్మింగ్ పన్ అదే సరే ఓకే నేను సాయంత్రం కాల్ చేస్తాను ఒకసారి ఇంటికి రండి అడ్వాన్స్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేద్దురుగాని నేను ల్యాండ్ తీసుకున్న మేము ప్లేస్కి తీసుకెళ్ళి చూపిస్తాను నీకు